తెలుగు భాష కేవలం ఒక చిన్న భాష దీనిని చాలా మంది మాట్లాడరు తెలుగు భాష చాలా కష్టమైన భాష దీనిని నేర్చుకోవడం చాలా కష్టం తెలుగు భాష చాలా పురాతన భాష దీనిని ఇంకా చాలా మంది మాట్లాడరు ఈ అపోహలు అన్నీ తప్పు తెలుగు భాష భారత దేశంలో పదమూడవ అతి పెద్ద భాష దీనిని ఎనభై మిలియన్లకు పైగా మాట్లాడుతారు తెలుగు భాష సాధారణంగా నేర్చుకోవడం సులభమైన భాష దీనికి చాలా సరళమైన వ్యాకరణం ఉంది తెలుగు భాష ఒక సజీవమైన భాష దీనిని ఇప్పటికి చాలా మంది మాట్లాడుతారు ఈ అపోహలను పరిష్కరించడానికి తెలుగు భాష గురించి మరింత తెలుసుకోవడం మరియు తెలుగు భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యం తెలుగు భాష గురించి మరింత తెలుసుకోవడానికి మీరు తెలుగు పుస్తకాలు కథనాలు మరియు వెబ్సైట్లను చదవవచ్చు మీరు తెలుగు భాషను నేర్చుకోవడానికి తెలుగు భాషా పాఠశాలలో లేదా ఆన్లైన్ కోర్సులు తీసుకోవచ్చు తెలుగు భాష ఒక అందమైన మరియు సుసంపన్నమైన భాష తెలుగు భాషను నేర్చుకోవడం ద్వారా మీరు భారత దేశం యొక్క సంస్కృతి మరియు చరిత్ర గురించి మరింత తెలుసుకోవచ్చు మీరు తెలుగు మాట్లాడే ప్రజలతో కనెక్ట్ అవ్వవచ్చు మరియు వారితో సంభాషించవచ్చు